హలో నమస్కారం సార్ నా పేరు డేవిడ్ అండి నేను నేను రెండు రోజుల క్రితం చీరాల నుంచి ఒంగోలుకి ట్రైన్లో వెళ్ళానండి నేను బ్యాగు మర్చిపోయాను ఎవరో తీసుకున్నారు దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కంప్లెయింట్ ఇచ్చాను నేను జీ ఆర్ పీ ఎఫ్ ఆఫీసే కదండీ సార్ నేను

ఓకే సార్ అది గ్రీన్ కలర్ బ్యాగ్ అండి దాంట్లో నా సర్టిఫికెట్లు ఒక పది వేలు డబ్బులు ఉన్నాయి సార్ ఇంక ఏమి లేవు సార్ అవే ఉన్నాయి కాస్త అంటే మామూలుగా జర్నీకి సంబంధించిన గుడ్డలు ఉన్నాయి సార్ మీరు దయచేసి కొంచెం నా సర్టిఫికేట్లు సార్ డబ్బులు అవి పోయినా నాకు పర్వాలేదు సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్ సార్ సార్ ప్లీజ్ సార్ కొంచెం దయచేసి చూడరా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్